అమ్మా చెప్పు

ఓకే మీరు పార్లర్కే కాల్ చేసారు చెప్పమ్మా మీకు ఎలాంటి

ఓకే మీకు ఎలాంటి మేకప్ కావాలి ఓకే ఓకే తక్కువ కాస్టే ఉంటాయి మా మ్యారేజు ఈవెంటు ఉందట ఓకేనండి ఉంటుందిమా మా దగ్గర అన్నీ చాలా తక్కువ ధరలోనే మంచి ఐటమ్స్తోనీ బ్యూటిఫుల్ మేకప్ ఉందిమా మీకింకా అంటే కోన్ డిజైనింగ్ గానీ ఓన్లీ మేకప్పేనా కోన్ డిజైనింగ్ ఇంకా కంప్లీట్గా రెడీ చెయ్యడం కావాలా లేకపోతే ఓన్లీ ఫేస్నూ ఫెయిర్నెస్ క్రీము మొత్తం మొత్తం రెడీ చెయ్యాలంటే మినిమము టెన్ తౌజండ్ వరకి ఉంటదిమా ఓన్లీ అంటే మ్యారేజు అమ్మాయి వరకే ఇంకా ఫ్రెండ్సు వాళ్ళు వీళ్ళంటే అవి కొం తక్కువుంటాయి ఓకే ఓన్లీ ఫేస్ మేకప్స్ అంటే మీ కోన్ డిజైనింగ్ గానీ అదీ ఇదీ ఏం లేకుండా ఇప్పుడు మీరు కంప్లీట్గా పార్లర్కొచ్చి మా మమ్మల్ని మ్యారేజ్కి కంప్లీట్గా రడీ చెయ్యండి అదే రిసెప్షన్కి గానీ దానికి దీనికి అంటే మొత్తం మేమే చూసుకుని టెన్ తౌజండ్లో చేసేస్తాం ఓన్లీ మేకప్పు మొత్తం రెడీ చెయ్యడము శారీ కట్టడం గానీ ఇంకా రిసెప్షన్కెళ్ళే వరకి శారీ కట్టడం అన్నీ మేం చూసుకుంటాం మా అదైతే టెన్ తౌజండ్ అవుతుంది లేదు ఓన్లీ మేకప్ సరిపోతుంది మేమంతా మా రిలేషన్స్తోని ఇంటి దగ్గర మేం రెడీ అవుతాము అనంటే గనుక తక్కువ ఫైవ్ తౌజండ్లా అట్లా అయిపోతుంది మీకెట్లా కావాలంటారు

ఫైవ్ తౌజండ్లో అవుతుంది ఓన్లీ అంటే మొత్తమూ ఫెయిర్నెస్ క్రీమ్సు అవి ఫేషియలు అవన్నీ ఐ బ్రోస్ తీయడం గానీ హెయిర్ స్టైల్ గానీ ఓకే ఇవన్నీ ఒక ఫైవ్ తౌజండ్లో అవుతాయి లేదు మాకు కంప్లీట్గా మ్యారేజ్కి రెడీ చెయ్యడము శారీ కట్టడం గానీ ఫ్లవర్స్ మొత్తం డెకరేషన్ చేయడానికి సంబంధించిందంతా కావాలంటే మాత్రం టెన్ తౌజండ్ అయితయి ఓకే ఇంకా ఫేస్ వరకు రెడీ చేయడమంటే ఇంక మొత్తం రెడీ చేయడమంటే అంత కాస్ట్ పడుతుందిమా టెన్ తౌజండ్ అవుతుంది ఓకే లేదు మాకు మీ బ్యూటీ పార్లర్కి సంబంధించి ఈ మేకప్ ఫేసింగ్ మాత్రం సరిపోతుంది మేం ఇంట్లోనే రెడీ అవుతామండి మాకందరు తెలిసిన వాళ్ళున్నారు అనిట్ల అట్లంటే గనుక ఫైవ్ తౌసండ్లో అయిపోతుంది మీకెట్లా కావాలంటారు మ్యారేజ్ ఎప్పుడు ఓకే నెక్స్ట్ మంతంటే మీరు నాకొక ఓ ఫిఫ్టీన్ డేసు టెన్ డేస్ ముందే చెప్పాలి కదా మీకేమన్నా అంటే మీరూ మా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్లేమన్నా ఎలర్జీ అవుతుందా అట్లా ఇట్లా అనేది ఉంటే గనుక మేం వాడే మేం మీకు ఫేషియల్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అర్ధమయిపోతుంది కదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అలర్జీస్ ఏం లేవు బాగుంది అనేది మీకు తెలిసిపోతుందప్పుడు ఓకే ఒక వన్ వీకు టెన్ టెన్ డేస్ ముందే రావాలి ఓకే అమ్మ